మా అన్నయ్య పెళ్లికి నేను చాలా పెద్ద మొత్తంలో స్వీట్ని ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను అయితే ఫస్ట్ అఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే ఆ స్వీట్ అనేది ఏ ఏ రెస్టారెంట్లో బాగా ఫేమస్ ఎవరు బాగా చేస్తారు దేనికి రేటింగ్ ఎక్కువ ఉంది ఇవన్నీ బాగా పరిశీలించి కనుక్కొని చేస్తామన్నమాట అయితే పెళ్లి కదా ఇంట్లో చాలా పెద్ద ఫంక్షన్ అవుతుంది చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఈ ఊర్లోనే ఉన్న ద బెస్ట్ హోటల్కి మేము కాంటాక్ట్ ఆవుదాం అనుకుంటున్నాం అయితే వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు ఎంత ఇస్తారు ఏమన్నా ఆఫర్ ఉందా లేదా అది కూడా చూస్తాం ఎందుకంటే పెళ్లిలో ఫుడ్ బాగుంటేనే కదా కొంచెం అందరూ సాటిస్ఫాక్టరీ అయ్యేది అందరినీ సాటిస్ఫై చేసేది మనం కూడా అందుకే మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక రెండు మూడు రెస్టారెంట్లలో వెళ్ళి కనుక్కుంటాం అంటే ఆఫర్ ఉందా లేదా ఇక్కడ స్వీట్ ఎంత చేస్తారు అది ఎంత రేటు పడుతుంది అవన్నీ తెలుసుకొని దాన్ని టేస్ట్ చేసి మొత్తం దాన్ని పరీక్షించి తర్వాత ఇంకో రెండు మూడు రెస్టారెంట్లు కూడా తిరుగుతూ ఉంటాం అన్నీ ఫిక్స్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని అప్పుడు ఆ వంటకాన్ని మేము బుక్ చేయాలనుకుంటున్నాం